మా ప్రాంతంలో విద్యార్థులు స్కూల్లో రన్నింగ్లో పాల్గొంటున్నారు

చిన్న పిల్లలు రన్నింగ్ ద్వారా చాలా ఉత్సాహంగా ఉంటారు పిల్లలు బాగా పరిగెత్తడం వల్ల వాళ్ళ కాళ్ళు చేతులు అండ్ వాళ్ళకి ఎక్ససైజ్ లభిస్తుంది రన్నింగ్ వల్ల పిల్లలు చాలా ఉత్సాహంగా ఉండి వాళ్ళ

రన్నింగ్ ద్వారా చిన్నపిల్లలకు చాలా ఉత్స్ అత్యుత్సాహము స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవల్స్ అవన్నీ తగ్గుతాయి ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువ మొబైల్ యూస్ చేస్తున్నారు అండ్ అలాంటి లైక్ ఏ స్ట్రెస్ థింగ్స్ని పక్కన పడేసి ఈ రన్నింగ్ ద్వారా చిన్న పిల్లలు చాలా